పూల వ్యాపారమంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇంటింటికి పువ్వులు ఫ్రెష్షుగా ముందే పువ్వులన్ని తెచ్చి ఎవరికేం కావాలో అవన్నీ ఇస్తూ ఉంటారు అది నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అన్నీ ఇంటికే తెచ్చి ఇస్తారు మల్లెపువ్వులు కావాలంటే మల్లెపువ్వులు కనకాంబరాలు కావాలంటే కనకాంబరాలు ఏ పువ్వులు కావాలన్న ఏ సీజన్లో ఆ పువ్వులు ఆ సీజన్లో వస్తూ ఉంటుంది కావాలంటే మనకి ఇంటికే తెచ్చి ఇస్తారు అది చాలా హ్యాపీగా ఉంటుంది మన బజార్కి ఎక్కడికి ఎళ్ళకుండా చిరు వ్యాపారమంటే పప్పులు ఉప్పులు అవన్నీ అమ్మాలి కొట్లో పెట్టి దినుసులు కేజీలు లెక్కనే అరకేజీ లెక్కనే గ్రాముల లెక్కని అలాగే ఇచ్చేవాళ్ళమే అందరికిని ఎవరికి ఏది కావాలంటే అది సప్లై చేసేవాళ్ళం